నేను నా కుటుంబం కోసము ఇంట్లో అందరుఆరోగ్యంగా ఉండడం కోసము పిండి పదార్థాలు ప్రోటీన్లు మాంసకృత్తులు ఇలాంటివన్నీ ఉండేలాగా నేను ఎప్పుడు చూసుకుంటాను దాంట్లో మొదటిది ఏమంటే ఈ పప్పు కందిపప్పు పెసరపప్పు ఇలాంటివన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతే కాకుండా మా ఇంట్లో చాలా ఇష్టపడతారు కందిపప్పులో ప్రోటీన్సు ఉంటాయి కాబట్టి అవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా రెండవ దానికి వస్తే చపాతి చేసుకుంటాం అది గోధుమ పిండితో చేసుకుంటాం ఈ గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇక పోతే రెండవది ఏమంటే రాగి సంగటి సంగటి చాలా ఇష్టపడతారు మా ఇంట్లో రాగుల్లో ఇనుము ఉంటుంది ఇది ఎముకలకి బలాన్ని ఇస్తుంది అందువల్ల మేము వారానికి ఒకసారి అయినా రాగి సంగటి చేసుకొని అందరం భోజనం చేస్తాం ఇక నాల్గవది అప్పుడప్పుడు పచ్చి కాయ కూరలతో సలాడ్ చేసుకుంటాము దీని వల్ల కూడా ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మంచిది ఇక అన్నీ పప్పులను మర పట్టించి మేము గంజి తాగుతాం అప్పుడప్పుడు పొద్దున అల్పాహారానికి బదులు ఒక్కొక్క రోజు గంజి తాగుతుంటాం గంజి అంటే రాగులు సద్దలు జొన్నలు ఇలాంటివన్నీ మరపట్టించి గంజి తాగుతా తాగుతాం అంతేకాకుండా ఆకుకూరలు ముఖ్యంగా దాంట్లో సిరి కూర తోటకూర మెంతుకూర ఇలాంటివన్నీ పప్పు చేసుకొని మేము తింటాము తర్వాత కొబ్బరి చట్నీ ఇది శరీరానికి మరియు చర్మానికి వెంట్రుకలకు కూడా చాలా మంచిది అప్పుడప్పుడు కొబ్బరి చట్నీ చేసుకొని మా ఇంట్లో తింటాము